మీ దగ్గరా ఏమేమి విత్తనాలు ఉన్నాయి అంటే వాటి పేర్లు తెలియదా కాకరకాయ విత్తనాలకి ఎంత ఎంత అవుతాయి మనీ విత్తనాలకి ప్యాకెట్ అవునా చిక్కుడుకాయ చిక్కుడుకాయ విత్తనాలు ఉన్నాయా అంటున్నాను అర్ధం కాలేదు బార్ ఎంత ఉన్నా తీసుకుంటాము కానీ రేట్ ఎంతో చెప్పు ఫస్టు అంటే ఇట్లా ప్యాకెట్స్ లేవా అమ్మ మీ దగ్గరా అవునా తీసుకుంటాను కాకరకాయ విత్తనాలనీ చిక్కుడుకాయ విత్తనాలు తీసుకుంటాను మీ షాప్ ఎక్కడ ఉంటుంది అవునా ఇంకా ఏమేమి విత్తనాలు ఉన్నాయి మీ దగ్గర ఇంకా ఏమేమి విత్తనాలు ఉన్నాయి అంటున్నాను మీ షాపు ఎప్పుడు ఓపెన్ చేసేస్తారు

అవునా ఇంకా ఓసారి మీ దగ్గర ఏమేమి విత్తనాలు ఉన్నాయో ఒకసారి పేర్లు చెప్పరా సరే అండీ కాకరకాయ విత్తనాలనీ చిక్కుడుకాయ విత్తనాలు తీసుకుంటాను ఓకే